అవును చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అవునా దొరుకుతుంది దొరుకుతుంది ఈరోజు సండే కదా ఈరోజు హాలిడే ఉంటుంది రేపు మండే వచ్చేయండి మండే రండి ఎంత మందికి ఏమైనా కన్సల్ట్ అయ్యారా మా హాస్పిటల్లో ఏమన్నా అచ్ఛా అచ్ఛా రండి రేపైతే రేపొస్తా నేను కూడా రేపొచ్చేయండి రేపు మండే కదా ఈరోజు సండే ఈరోజు హాలిడే ఉంది రేపు మండే కదా రేపొచ్చేయండి

అట్లేముండవు గానీ హాస్పిటల్కొచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఇక్కడ మెడిసన్ ఇస్తాము మంచి క్యూర్ అయ్యే మెడిసన్ ఇస్తాము ఇక్కడ చూద్దాము అట్లనే ఇంకా ఇంకా చెప్పండి ఇంకేమన్నున్నాయా ప్రాబ్లమ్సు ఒకసారి చూ ఒకసారి చూద్దాము పాసిబుల్ అయితేనేమో ఉండిద్దాము లేకపోతే తీసేసి వేరే సర్జరీ చేసేద్దాం వేరే వేరే టూత్ పెట్టేద్దాం

మండే నైన్ టు ఈవినింగ్ మండే మండే ఉంటుంది నైన్కి స్టార్ట్ అవుతుంది నైన్కి రండి నేను కూడా నైన్ లోపొచ్చేస్తా అక్కడికొచ్చేయండి ఇంక

ఎక్కడుంటారు మీరు

ఓకే